వ్యాపారం మొదలుపెట్టినప్పుడు గ్రామీణ ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు అందులో మొదటిగా నాకు తెలిసి డబ్బు సమస్య ఎందుకంటే వ్యాపారం చేయాలి అనుకుంటారు కానీ అది ఎలా చెయ్యాలి వ్యాపారం చేయడానికి కావలసిన డబ్బు ఎక్కడి నుంచి సేకరించాలి అన్నది వాళ్ళకి సరైన అవగాహన ఉండదు వ్యాపారం చేయడానికి బ్యాంక్స్ ఎన్నో లోన్స్ ఇస్తాయి కానీ చాలామందికి అవి ఎలా తీసుకోవాలి ఎవరిని ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఎవరిని అడగాలి అన్నది వాళ్ళకి పూర్తిగా తెలియదు మరి ముఖ్యంగా గ్రామస్తులు డబ్బు విషయంలో ఎలా ఎంత దానం వెచ్చించి ఎ ఎలా చెయ్యాలి అన్నది వాళ్ళకి పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటారు మరొకటి సాంకేతిక సమస్యలు

పతి పూర్తిది అవగాహన ఉండకపోవడం వల్ల కూడా వాళ్ళు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు మరియు భారతదేశంలోని వ్యాపారస్తులకు మద్దతు ఇవ్వడానికి కొన్ని వ్యా కొన్ని గవర్నమెంట్స్ చాలా స్కీమ్స్ పెట్టాయి ఎన్నో ఎన్నో స్కీమ్స్ని పెట్టాయి కానీ అవి సరైన అవగాహన లేక గ్రామీణులు సమస్యలు ఎదుర్కొంటున్నారు వ్యాపారం ప్రారంభించేటప్పుడు గ్రామీణ ప్రజలు ఎదుర్కొనే ముఖ్యమైన సవాల్లో మూలధనం ఒకటి మరియు ఎలా మార్కెటింగ్ చేయాలో తెలియక పూర్తిగా అవగాహన లేకపోవడం మరియు గ్రామీణ వ్యాపారాలకు ప్రత్యేకమైన పాలసీలు మరియు ప్రోత్సాహాలు అందించడం ద్వారా మద్దతు ఇవ్వవచ్చు ఇది వ్యాపారాలను ప్రారంభించడానికి మరియు విస్తరించడానికి మరింత సులభతరం చేస్తుంది ఈ చర్యలు గ్రామీణ వ్యాపారాలకు ప్రోత్సహించడం వల్ల మరియు గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక అభివృద్ధి దోహదపడటం దోహదపడుతుంది అని నేను అభిప్రాయపడుతున్నాను మరియు